చెప్పే ఏం సినిమా హనుమాన్ క్రొత్తగా నడుస్తుంది సినిమా హనుమాన్ది

దాని బదులు ఏ టీవీ రీఛార్జ్ అనో ఏదైనా చేసుకుంటే వస్తుంది మంచిగా ఆ సినిమాకి ఏం పోతాము కొన్ని రోజులైతే టీవీలోనే వస్తుంది సినిమా

ఫోన్లో కూడా మనం డౌన్లోడు చేసుకొని చూడవచ్చు అదేది అదే రీఛార్జ్ ఫోన్లో వేసుకుంటే అదే అదే పైసలు పెట్టి నా ఫోన్లో రీఛార్జ్ కూడా అయిపోవచ్చు రీఛార్జ్ కూడా అయిపోవచ్చింది అదే రీఛార్జ్ చేసుకుంటే ఫోన్లోనే డౌన్లోడు చేసుకొని చూడవచ్చు సినిమాలు నువ్వు రా మా ఇంటికి ఇద్దరం కలిసి చూసుకుందాము ఫోన్లో నా దగ్గర అయితే మనీ లేవు నువ్వు ఉన్నావంటే పోదాము మరి

అవునా ఫోన్లో డౌన్లోడు చేసుకుందాము ఇంకా వేరే సినిమాలు కూడా చూద్దాము క్రొత్తవి రెండు మూడు సినిమాలు వచ్చినాయి మంచిగా అవును నేను కూడా విన్నా కానీ మనీ లేవు

సరే చూద్దాము ఈవినింగ్ వరకు ట్రై చేద్దాము